నా కుటుంబంలో తరతరాలు అందించబడ్డ వంటకాలు ఏంటి అంటే చామగడ్డ పులుసు బెండకాయ పులుసు మా అమ్మమ్మ నాకు నేర్పించింది వాటిని నేను అప్పుడప్పుడు పులుపు ఎక్కువగా చేసి వండుతాను అలాగే మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఇలాంటివి ఎక్కువగా చేస్తాను వాటిలో నాకు మామిడికాయ పచ్చడి అన్నా బెండకాయ పులుసు అన్నా చాలా ఇష్టం అట్లానే మల్ల చేపల పులుసు మామిడికాయ మామిడి కాయ పచ్చడి జీడి ప కంది పప్పు క పులుసు పప్పు వేసుకొని రెండు కలిపి తింటే చాలా బాగుంటుంది అలాగే చేపల పులుసు గోంగూర గోంగూర కలిపి వండితే చాలా బాగుంటుంది అవి వెనకటి తరతరాలగా అప్పటి వంటకాలు అవి ఇప్పటికి కొనసాగుతున్నాయి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి తోటకూర ఆకు కూరలు పాల కూరలు ఇవన్నీ కూడా వెనకటి నుండి వస్తున్నాయి తరతరాలుగా నాకు నాకు మా అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు అందరూ పెద్దవాళ్ళు నాకు నేర్పించారు వాటిని నేను ఎప్పటికీ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి వంటకాలవి మాకవి చేయటం చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాం మేమందరం అలాగే గారెలు పిండి వంటకాలకి సంబందించిన గిన్నె సర్వ పిండి గిన్నె గిన్నెకి వేసి గిన్నెకి వేసి బియ్యపు పిండిలో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అన్నీ తరిగి పప్పులు అవి ఇవి అన్నీ కలిపి కొత్తిమీర కరివేపాకు వేసి కలిపి మెత్తగా వాటర్ వేసి కలిపి దాన్ని గిన్నెకి ఇట్లా ఆయిల్ వేసి దాన్ని వెడల్పుగా చేసి మంచిగా సన్నంగా వత్తి దాన్ని నూనె వేసి కాల్చి మూతపెట్టి కొద్దిగా ఉడికిన తరువాత దాన్ని తింటే చాలా బాగుంటుంది అది తరతరాలుగా వస్తున్న ఒక మంచి వంటకం అది దాన్ని మేము ఎప్పటికీ చేసుకొని తింటాము రోజు మేము చేసుకొని తింటాము అది చాలా టేస్ట్గా ఉంటుంది అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది